ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ గారా మాట్లాడేది మాకు వచ్చి నందిమాల గ్రామంలో ఒక హౌస్ కట్టుకోవాలి దాని మీద లోన్ కావాలి మాకు ఎంత ఎంతకు అంత ఇప్పుడు మాకు వచ్చి స్క్వేర్ ఫీట్ వచ్చి పదహైదు నుంచి పద్దెనిమిదికి అరవై మేము ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్ పైన కొద్దిగా కట్టాల్సి వస్తుంది మాకు దగ్గర దగ్గర ముప్పై లక్షలు కావాల్సి వస్తుంది మేము దాన్ని

నా డాక్యుమెంట్సు అన్నీ ఉన్నాయి ఆధార్ ఇంటి డాక్యుమెంట్సు మున్ మున్సిపాలిటీ అప్ మున్సిపాలిటీ అప్రూవల్

షూరిటి ఒకరు కావాలంటే ఇద్దరు ఇస్తాం దానికేం బాధపడేది లేదు

ఇప్పుడు మా ఎప్పుడు ర మీరు ఇప్పుడు మీ మీరు మీరు వచ్చి మీ ఫీల్డ్ మ్యాన్ని పంపించండి నేను రికార్డ్ పూర్తిగా ఇస్తాను ఫీల్డ్ మ్యాన్ వచ్చి

సరే సరే అండి సరే అండి ఉన్నాయి ఇవి